హలో అయా హలో అఖిలనా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను యాక్చుయల్లీ నేను కాల్ చేసింది ఎందుకు అంటే ఇది ఓన్ హౌస్ గురించి ఇలా హౌసెస్ ఇలా ఇల్లులు తీసుకుందాం అని అనుకుంటున్నాము ఏ మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు లేదంటే ఒక మన ఇంట్లో ఒక ఇండిపెండెంట్ లాగా లేదంటే ఫ్లాట్లో తీసుకోవడమా అలా ఎలా తీసుకోవాలి అది అడుగుదామని చేశాను అన్నమాట అదే అదే అడగడానికి అదే అడగడానికి కాల్ చేశాను దగ్గరలో మీకు తెలిసినవి ఉన్నవి చెప్తారు లేదంటే ఏది తీసుకోవాలో బెస్ట్ ఏంటో చాల రోజుల నుంచి చూస్తున్నాము ఎన్ని రోజులని ఇట్లా రెంట్ హౌస్లో ఉంటాం ఇల్లు కట్టుకుంటు ఉండాలి కదా అందుకోసం ఏ ఇల్లు అయితే బాగుంటుంది ఇప్పట్లో చాలా ఇంకా ఇప్పుడే చాలా రేట్లు ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా రేట్లు పెరిగిపోతాయి కదా అందుకోసం దాని గురించి ఒకసారి కనుక్కుందామని చేశాను మీకు తెలిసిన ఇల్లులు కానీ ఎక్కడైన ఉంటే కానీ ఫ్లాట్లు కానీ ఉంటే కానీ చెప్పండి ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు మీకు ఎంత మీరు నార్మల్గా అంటే ఎంతలో తీసుకోమంటారు మళ్ళీ ఇప్పుడు నార్మల్గా కొన్ని డాలలో ఎలా ఉన్నాయంటే జాగాతో సహా ఈ బిల్డింగ్లు కట్టి ఉన్నాయి కొన్ని జాగాలలో ఏమో అపార్ట్మెంట్లు ఉన్నాయి అలా మీరు ఏమి అంటారు అపా కట్టి జాగాలో ఇల్లు కట్టి ఉన్నది తీసుకోమంటారా

సరే ఒకసారి మీ ఆఫీస్ మీ ఆఫీస్ ఎక్కడో చెప్తే ఆ ఆఫీస్ దగ్గరకి వచ్చి నేను ఇవన్నీ డీటైల్స్ అన్నీ కలెక్ట్ చేసుకోని నేను వస్తాను మీ ఆఫీస్ ఎక్కడో చెప్తే

ఓకే అయితే ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ